హలో చెప్పండి హలో సంగీత మొబైల్సా యా మాకొక మొబైల్ కావాలి దొరుకుతుందా అండి అవును టచ్ సెల్ అండి మాకు టచ్ సెల్ కావాలండి ఏ కంపెని బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు సాయంత్రంలో ఎంత అమౌంటు ప్రైజు ఓకే ఓకే అండి ఓకే అండి ఇప్పుడు మీరు ఎన్ని గంటల్లో మీరు డెలివరీ చేయగలరు ఓకే అండి చెప్తాను రాసుకోండి జీడి నెల్లూరు జీడి నెల్లూరండి మండల్ అక్కడా గోదావరి స్ట్రీట్ డోర్ నెంబరు ఫోర్ జీరో ఫైవ్ మొబైల్ నెంబర్ రాసుకోండి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది నాలుగు నాలుగు తొమ్మిది ఒకటి సున్నా అండి సార్ మీకు క్యాషు ఆఫ్లైన్లో చేయచ్చా లేకపోతే ఆన్లైన్లో చేయచ్చా నేనయితే ఆఫ్ ఆన్లైన్ ఓకే అండి మేము ఆఫ్లైన్లోనే చేద్దామనుకుంటున్నాము మీరు వచ్చారంటే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఎన్ని గంటల్లో వస్తారు హాఫ్ అన్ అవారా ఓకే అండి ఇప్పుడు మీరు తగ్గించరా అమౌంటుని ఓకే అండి తగ్గించారా అండి అమౌంటు పదహారు ఆఫరంతేనాండి ఓకే సార్ మీరు ఓకే ఓకే ఓకే ఓకే సార్ మీ పేరు ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి